అవును చెప్పండి అవునండి అంటే మోడల్స్ని బట్టి ఉంటదండి కాస్ట్ మోడల్ని బట్టి ఉంటుంది మా దగ్గర యూ షేపు వి కటింగు ఫెదర్ కటింగు స్టెప్ కటింగు ఉన్నాయి

మీరు చూసి మీకు ఏ కటింగ్ కావాలో చెప్తే స్టార్టింగ్ వచ్చేసి తౌసండ్ నుంచి ఉందండి మన కటింగిని బట్టి కాస్ట్ ఉంటుంది హెయిర్ కలర్స్ కూడా వేసుకోవచ్చు అవును హలో టైమింగ్ అనేది మీరు మేం పలానా టైమింగ్కి వస్తామని చెప్తే మేం దాన్ని బట్టి డిసైడ్ అవుతాము ఓకే నండి ఈవినింగ్ టైమా మీ మీ ఫ్రీ ఎప్పుడండీ అది చెప్పండి